నమస్కారమండి నేను ఇందాక ఓలాలో మీకు రైడు బుక్ చేసియున్నాను అయితే నేను ఇందాక పెట్టిన లొకేషను కొంచెం మారింది అంటే నేనెప్పుడూ నేను అక్కడికే వస్తాను అన్నట్టు ఇందాక బుక్ చేశాను కానీ అనుకోని రీతిగా నేను మధ్యలో మా ఒక్క స్నేహితుడు వచ్చి ఉంటే నేను ఇలా రావాల్సి వచ్చింది కొంచెం దూరం సో కొంచెం వెనక్కి నన్ను తీసుకుని వచ్చాడు అక్కడ నుంచి మీరు నన్ను తీసుకుని వెళ్ళాలి నేను ఇందాక దుర్గమ్మ గుడి దగ్గర రమ్మని నేను అడిగి ఉన్నాను అయితే అక్కడ నుంచి నేను ఇటు గుణదల వెళ్ళే రోడ్లోకి వచ్చాను మా స్నేహితుడు తో చిన్న పని ఉండి నేను కరెక్ట్గా గుణదల వెళ్ళే రోడ్లో ఇక్కడా ఫ్యాక్టరీ ఉంటుంది కదండీ చెరుకు ఫ్యాక్టరీ దాని దగ్గరలోన ఉన్నాను మీకు నేను కావాలి అంటే లొకేషన్ని నేను పంపగలుతాను అక్కడికి మీరు దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే నన్ను క్షమించండి నేను చెప్పిన చోటు ఒకటి మళ్ళీ ఎక్కే చోటు ఒకటి దీనికిగాను ఏమైనా అదనంగా ఖర్చు అయినట్లయితే నేను మీకు అది కూడా చెల్లిస్తాను క్షమించి ఈ మార్పుని గమనించగలరని విన్నపిస్తున్నాను మళ్ళీ ఈ ఈ మారిన ప్లేస్కి వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకువెళ్తారని కోరుతున్నాను ఒకవేళ అదనంగా ఖర్చు అయితే అది ఎంతవుతుందో కూడా కొంచెం చెప్పవల్సిన చెప్పవల్సిందిగా కోరుచున్నాను అంటే నేను అనుకోలేదు ఈ పక్కకి వస్తానని అనుకోని రీతిగా ఇక్కడికి రావాల్సొచ్చింది మధ్యలో మా స్నేహితున్ని కలవడం వల్లన ఇక్కడికి ఎంత సేపట్లో రాగలుగుతారండి మీరు అంటే నాకు ఇంకొక పని ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలి త్వరగా మీరు కొంచెం వీలైనంత త్వరలో వస్తే దాని నిమిత్తం నేను వెళ్ళాల్సి ఉంది కొంచెం వీలైనంత త్వరగా మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకువెళ్ళాల్సిందిగా అడుగుతున్నాను ఈ మార్పుని కొంచెం గమనించగలరు కొంచెం క్షమించండి నేను అనుకోని రీతిగా ఇలా రావాల్సి వచ్చి ఉంది ఈ మార్పుని గమనించి నన్ను ఇక్కడ కరెక్ట్గా ఎక్కడా అంటే ఈ దుర్గమ్మ చెరువు గుడి దగ్గర నుంచి గుణదలెల్లే రోడ్డు ఉంది కదండీ ఆ రోడ్లో ఈ చెరుకు ఫ్యాక్టరీ దగ్గరున్నాను ఐదో గేట్ అనుకుంటా ఇది గేటు నంబర్ ఐదు దగ్గర ఉన్నాను ఇక్కడికి వస్తే నేను నాకు ఇక్కడికి వచ్చి ఫోన్ చేయండి నేను ఇక్కడే ఒక టీ కొట్టు లాంటిది ఉంది అక్కడ మీ కోసం వేచి ఉన్నాను ఈ చిన్న మార్పుని గమనించగలరని అడుగుతున్నాను ధన్యవాదాలు